వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు మీరు పనులకు ఎలా ప్రాధాన్యత ఇస్తారు మరియు మీ సమయాన్ని సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారు నేను నా వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు పనులకు ప్రాధాన్యత ఇస్తాను మరియు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాను అటు వ్యాపారానికి ఇటు ఇంటికి సమయాన్నికేటాయిస్తూ సమర్ధవంతంగా వ్యాపారాన్ని ముందుకు సాగిస్తున్న